సార్ శుభ మధ్యానం సార్ సార్ లిటిల్ రోజ్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నారా సార్ మీరు సార్ సార్ నేను ప్రియాంక చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ నాకు సార్ నాకు ఇద్దరు పిల్లలున్నారు ఒకరు ఎల్కే ఒకరు ఎల్కేజీ చదవాలనుకుంటున్నారు ఇంకొకరు సెకండ్ స్టాండర్డ్ చదవాలనుకున్నారు సార్ మీ స్కూల్లో జాయిన్ చేయించాలని నా కోరిక సార్ అడ్మిషన్ ఎలా చేయించాలి సార్ సార్ రేపు రమ్మన్నా వస్తాం సార్ మేము ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ బాబుకు మూడు సంవత్సరాలు సార్ సెకండ్ బాబుకి ఎనిమిది సంవత్సరాలు సార్ అది సార్ సార్ అడ్మిషన్ కావాల్సిన పేపర్లు ఏమేం తేవాలి సార్ మీకు సరే సార్ రేపు ఉదయాన్నే మేము వచ్చి మీ స్కూల్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ అదే సార్ సార్ తెలియదు సార్ చెప్పండి సార్ ఎలా రావాలి చిత్తూరు నుంచి అవును సార్ సరే సార్ ధన్యవాదాలు సార్ రేపు ఉదయాన్నే వచ్చి మీ స్కూల్ దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ కోసం వస్తున్నాం సార్ థ్యాంక్ యు సార్ మా పిల్లలకి ఈ అవకాశం ఇచ్చినందుకు మా పిల్లలకి బాగా చదువు చెప్పించండి సార్ ధన్యవాదాలు సార్